నేను ఈ మధ్యకాలంలో ఆన్లై ఫ్లిప్కార్ట్లో ఈ లోఫర్ షూ అనేది ఆర్డర్ పెట్టాను అవి చాలా బాగున్నాయి చాలా నాణ్యతగా కూడా ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది ప్రత్యేకంగా చెప్పాలంటే దాని యొక్క ఆన్లైన్లో ఉన్నాకంటే బయట చాలా బాగున్నాయి చాలా అరుదుగా కూడా ఉంటాయి చాలా బాగున్నాయి